బీఎమ్డబ్ల్యూ ఆడీ టయోటా ఫోర్చునర్ ఫెరారీ హోండా హుండాయ్ క్రెటా స్కోడా టాటా నెక్సాన్ మెర్సిడీ ఏఎమ్జీ ఫోర్డ్ ల్యామ్బర్గిని మారుతీ సుజుకీ మెర్సిడీస్ నిస్సాన్ పోర్ష్ రెనాల్ట్ వోక్స్వ్యాగన్ బెంట్లీ